ప్రాంతాన్ని బట్టి మూఢ నమ్మకాలు అనేవి మారుతూ ఉంటాయి అది ఎలాగంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు వీటిని పెద్దగా పట్టించుకోరనమాట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు పల్లెటూరి వాళ్ళు వారు ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి పిల్లి ఎదురొస్తే ఏ పని అవ్వదు అని చెప్పేసి ఇప్పుడికి కూడా పల్లెటూర్లో వాళ్ళు బయటకి వెళ్తుంటే అది ఎదురొచ్చిందంటే ఎనక్కు వచ్చి కొన్ని మంచి నీళ్లు తాగి వెళ్తూ ఉంటారనమాట మా ప్రాంతంలో కూడా ఇది ఉంటూ ఉంటుంది చాల మందిని నేను చూసాను అలాగే వెధవరాళ్ళు భర్త లేనటువంటి స్త్రీలు ఒంటరిగా ఉన్న మహిళలు అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఎదురొస్తే మనకు మంచిది కాదు అని చెప్పేసి ఇప్పటికి అలాంటి వివక్ష ఉంటుందనమాట దీన్నైతే చాలా తీవ్రంగా ఖండించాల్సి ఉంటుంది ఎందుకంటే ఎదుటివాళ్ళు బాధపడతారు ఇలాంటి వాటి వల్ల మూడ నమ్మకాలు గాని ఆచారాలు గాని ఎదుటివాళ్ళని బాధపెట్టకుండా ఉండే విధంగా ఉంటే మంచిదే కానీ ఏంటంటే చాల మందికి ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది అనేది గురి అవుతూ ఉంటుంది అనమాట అలాగే కాకులు రాకూడదు ఎక్కువగా కాకులు అరవకూడదు అనేవి కూడా ఉంటాయనమాట అలాగే కుక్క కూడా రాత్రి పూట్ల ఏడడం వల్ల మనకి మంచిది కాదు అనేసి చెప్తూ ఉంటారు అది అన్న అలాగా ఏడుస్తూ ఉంటే దాన్ని తవ్వేస్తూ ఉంటారు అలాగే కాకి ఇంట్లో స్నానం చేయకూడదు అంటే బకెట్లో అది స్నానం చేయకూడదు అని అంట ఉంటారు అలాగే ముఖ్యంగా ఇంకోటేంటంటే గబ్బిలం అనేది ఇంట్లోకి రాకూడదు అనమాట అది పాడుపడిన స్థలాల్లో ఉంటుంది కాబట్టి అది మన ఇంట్లోకి వస్తే నెగటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి అది వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంట్లో ప్రేయర్స్ చేయడము లేకపోతే ఇండ్లును శుభ్రం చేసుకొని గంగా జలం ఏదన్న చల్లుకోవటం అలాంటివి చేస్తూ ఉంటారు